మాకు సమయం లేదా వస్తువులు తక్కువగా ఉన్నప్పుడు ఇష్టపడే భోజనం ఏమిటంటే మ్యాగీ మ్యాగీ ఐతే చాలా త్వరగా తయారు చెయ్యడానికి సమయం తక్కువ పడుతుంది తర్వాత అన్ని సరుకులు ఆ మ్యాగి ప్యాకెట్లోనే ఉంటాయి కాబట్టి మనం విడిగా ఏమి తరిగి చెయ్యవలసిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలలో మ్యాగి తయారు చేసుకోవచ్చు కాబట్టీ దీని వల్ల సమయం కూడా తక్కువ గా ఉంటుంది ఎక్కువ వస్తువులు కూడా అవసరం ఉండదు